నేను రైల్వే కొన్ని సార్లు ప్రయాణించాను ఒకటి మా ఊరు నుంచి చర్లపల్లి నలభై మా బావ వాళ్ళ ఇంటికి ప్రయాణించాను నేను ప్రయాణించినప్పుడూ నేను ఒక రెండేళ్ళు ఉండవచ్చు నాకు గుర్తున్నంతవరకూ నాకూ లోకల్ ప్రయాణించాను నేను ప్రయాణించినప్పుడు ఆది అందరికీ సీట్లు గిట్లు ఏం చూడలేదు మేము కూర్చోండిది లోకల్ ట్రైన్ కాబట్టి చాలామంది జనాలున్నారు ఆ జనాల్లో నేనూ ఒక చిన్న పిల్లాడిని మాత్రమే మా అమ్మానాన్నలతో పాటు నేను కూడా కింద కూర్చోనవల్సి వచ్చింది కింద కూర్చున్నాను ఆ జనాలందరు ఒకలకు ఒకరు దగ్గర చాలా ఇబ్బంది పడుతూ కూర్చొంది నేను గమనించాను సీట్లు సీట్లలో పోయి చాలావరకు జనాలు కూర్చోవడం ఇంకోటి విషం ఏమిటంటే కొంతమంది టికెట్టు తీసుకోకుండా ప్రయాణించడం నేను చూశాను చూసి పారిపోతున్నారు జనాలు చూసి జనాలు టిక్కెటు టీసీ రావడంతో జనాలు పారిపోవడం గమనించాను ఇంకా ఎక్కువగా అడిగితే మాత్రం నేను ఇంకోకటి ప్రయాణించింది భద్రాచలం అని భద్రాచలంకని ప్రయాణించాము మా కుటుంబంతోనే చాలా వరకు అప్పుడూ స్లీపింగ్ బెర్తులని సీట్లలో కూర్చునే వాళ్ళే రైలు చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది వెళ్ళిన దగ్గర నుంచే చాలా వరకు ఎన్నో కంపార్ట్మెంట్స్ అనేవాటికి నెంబర్లను ఎక్కడెక్కడికో రైలు ఎక్కడెక్కడికో ప్రయాణిస్తూంటుంది మధ్య మధ్యలో రైలు గేట్లు బయట కింద ఎక్కడందిగడం జనాలను చూస్తూ నవ్వుకోవడం రైలు గేటు ఎత్తివేస్తే వెళ్లడానికి వాళ్ళు రెడీ కావడం ఒక్కక్క బోగీకి నాలుగు చక్రాలు ఉండేటివి కొన్ని రైళ్ళు మేము చూసినవి అప్పట్లో మేము పుట్టక ముందు కిందట్లా రైలు బొగ్గుతో నడిచేవనేవారు ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ట్రైన్లు అయిపోయాయి కానీ బొగ్గు ట్రైన్లో పోవడం వల్ల దోమలు కీటకాలు వంటివి నాశనం అయ్యేటివి అనే వారు కానీ ఇప్పటికి కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడు కూడా కొన్ని కాలాల్లో రైళ్ళు యాక్సిడెంట్స్ అవుతున్నాయి భద్రాచలంలో కూడా నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే చాలా వరకు ప్రయత్నిస్తున్నామని ఎవరెవరో వచ్చి మన కూర్చుంటారు మనం మనం మనం అందరం కలుస్తుంటాం మాట్లాడుతున్న అందరితోని చాలా ఆనందం వేసేది నాకు తెలియని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పుకుంటా ఒక కిటికీలోంచి నైట్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చెట్లు మన వెనక్కి వెళ్ళుతూంటాయి ఇంకా గొప్పగా చెప్పాలంటే కొన్ని సినిమాలు కూడా తీసుకోవచ్చు సినిమాలు చాలా వరకు ఇప్పట్లో రైల్లో తీసిన సినిమాలు కూడా బాగా నాకు కూడా అప్పుడప్పుడు ఆ ట్రైన్ మీద వెళ్లుతున్నపుడు నాకు చాలా నాకు కూడానేను హీరోనా అన్న చిన్న ఫీలింగ్ ఉండేది నాకు కూడా అందరిలాగా ప్రెస్ రైలు మీదికెక్కి కూర్చోవాలి అని ఒక ఆశ మూవ్ అవుతున్నప్పుడు కాని మా ఇంట్లో వాళ్ళు కనుక పైకి ఎక్కి అలా కూర్చునేవారు కాదు కూర్చునే రోడ్లో సరే భయపడుతూనే ఎక్కాను కానీ నా జీవితంలో ఒక స్నేహితుడుతోని వెళ్ళి సరే అలా ఎక్కాలని కోరుకుంటున్నాను ఇంకా కొంచెం రైళ్ళు గురించి చెప్పాలంటే చాలా రైలు ఆగుతునప్పుడల్లా ఇంటెర్వల్లో కానీ స్టేషన్లో ఆగుతున్నపుడల్లా కొంతమంది చాయ్లు అమ్ముతుంటారు కొంతమంది పాప్కార్న్ అని సమోసాలని అలా అమ్ముకుంటూ ఉంటారు రైలు క్లీన్ చేసేవారు ఉంటారు రైల్లో ఒక చైన్ ఉంటుంది కదా అది లాగడం వల్ల ఎక్కడున్నా ట్రైను ఆగిపోతుంది స్పీడ్గా మూవీలో చుస్తూ ఉంటాము నాకు రైలు అనే గుర్తుకు వచ్చే ఫస్టు సినిమా వెంకీ సినిమా ఆ సినిమాలో ట్రైన్లో ఉండే ఇద్దరు అమ్మానాన్నలు రవితేజ కామెడీ నాకు బాగా నచ్చింది ఇప్పుడికి కూడా నాకు డిప్రెషన్లో వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ఆ సీన్ చూ ఓపెన్ చేసి చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది అదే రైలు ఆ సీన్ చూస్తుంటే చాలా వరకు రైల్లోనే ఇప్పుడూ అంతగా చేయించడం కూడా బాగానే తిరుగుతుంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైలు ఆ రైలు వస్తుంది కానీ కొంతమంది నిర్లక్ష్యంతో రైలు రైలు పట్టాల మీద నిలబడడం ఇబ్బంది పెట్టడం కానీ ఆవేశం పడ్డం తొందరపడ్డం వల్ల చాలావరకూ ప్రాణాలు కోల్పోయారు కానీ రైలు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది నేను నా కుటుంబంతో చాలావరకూ గడిపాను చాలా గడిపాను బెర్తులు అన్నీ విప్పేసి పడుకోడానికి విశాలంగా సీట్లు ఉంటాయి ఛార్జింగ్లు పెట్టుకోవడానికి ప్లగ్గులుంటాయి లైట్లు ఫ్యాన్లు అని చాలా వరకు అద్భుతంగా ట్రైన్ జర్నీ అనేది ఒక మరపురాని ఙ్ఞాపకం నాకు ఎందుకుంటే నేను ట్రైన్ ఎక్కిన ఫస్ట్ టైం తక్కువ రెండుసార్లే కాకపోతే నా ఫ్యూచర్లో ఎక్కొచ్చేమో నాకు కాబోయే భార్య ద్వారా ఎక్కొచ్చేమో నా భార్య ఇంకా ఎక్కడుందో తెలియదు కానీ వాళ్ళ ఇల్లు దూరం ఎలా చేసుకోవాలి అంటే తనని చూడడానికి వెళ్ళినప్పుడైనా తనని దింపడానికి వెళ్ళినప్పుడైనా ట్రైన్లో ప్రయాణించ వచ్చని చిన్న ఆశ దూర ప్రయాణమనేది మరుపురానిది రైలు పట్టాలు కూడా చాలా వరకు ప్రత్యేక మనం చూస్తున్నాం రైలు పట్టాల మీద పిల్లలు ఆడుకుంటూంటారు పట్టాల మీద ఆడుకుంటూ ఉంటారు పట్టాలను పట్టాలు తప్పుతూంటే చేంజ్ చేస్తుంటారు ఒకటేసారి రెండు ట్రైన్లు వస్తుంటాయి మనం అదే విధంగా చూస్తుంటే నవ్వస్తుంటుంది కాని రైలు ప్రయాణమనేది చాలా అద్భుతంగా ఉంటుంది నేను గమనించినంత వరకూ ఇది ఒక నాకు ఒక రోజు జర్నీ అనుకోకండి నా లైఫ్లో చేసిన చాలా హ్యాపీగా అనిపించింది మీకూ బాగా అనిపించినట్లైతే నాకొక నన్ను కూడా నాకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకే బాయ్